నేను ఎక్కువగా వివేకానంద అబ్దుల్ కలాం వంటి గొప్పవారు రాసిన పుస్తకాలని ఎక్కువగా చదువుతూ ఉంటాను ముఖ్యంగా జీవితానికి సంబంధించిన పుస్తకాలని ఎక్కువగా చదువుతూ ఉంటాను ఒక మనిషి జీవితంలో జీవన ఉపాధి ఎలా సాగించాలి అదేవిధంగా ఒక మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక గొప్ప స్థాయికి ఎలా అధిరోహించాలి అనే పుస్తకాలని ఎక్కువగా చదువుతూ ఉంటాను వీటి గురించి ఎక్కువగా స్వామీ వివేకానంద అబ్దుల్ కలాం గారు వారన్ బఫెట్ వంటి గొప్ప వాళ్ళు పుస్తకాలు రాసారు అయితే నాకు రాబర్ట్ హుక్ రచించిన రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే బుక్ అంటే చాల ఇష్టము ఎందుకంటే అది డబ్బుని ఎలా సంపాదించాలి ఎలా జీవితంలో గొప్పగా ఉండాలి ఎలా డబ్బుతో డబ్బుని సంపాదించాలి మనిషికి వచ్చే కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి ఈ పుస్తకంలో మనకు లిఖిత రూపంలో స్పష్టంగా ఉంది అందుకే నాకు ఈ పుస్తకం అంటే చాలా ఇష్టము నేను ఈ పుస్తకాన్ని అయిదు సార్లు చదివాను అయినా సరే ఇంకా చదివే కొత్తగా చదువు అన్నట్టే అనిపిస్తుంది ఎన్ని సార్లు చదివిన చదవాలనే అనిపిస్తుంది